భారతదేశంలో విద్యా విధానం చాలా బాగుంది చాలా స్కూల్స్ ఉన్నాయి అందులో చాలామంది విద్య పొందుతున్నారు కానీ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్స్లో చాలా ఫీజులు ఉన్నాయి అలానే పిల్లలకు చాలా ఒత్తిడిగా గురి అవుతున్నారు పిల్లలకి చాలా క్లాసులు పెడుతున్నారు వాళ్ళకి ఇబ్బంది గురి అవుతున్నారు వాళ్ళకి చాలా బుక్స్ ఇస్తున్నారు చాలా హోం వర్క్స్ ఇస్తున్నారు అలా చేస్తే వాళ్ళ మైండ్లో అనేది చాలా ఒత్తిడికి గురవుతుంది అలానే వాళ్ళ తండ్రి తండ్రు కూడా చాలా ఒత్తిడికి గురవుతారు దీనివల్ల వాళ్ళు ఆడుకోవడం దీంట్లల్లో చాలా తక్కువగా భాగస్వామ్యం తీసుకుంటారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చాలా తక్కువ పిల్లలు ఉంటారు